నేను రాత్రి భోజనం సిద్ధపరుస్తున్నప్పుడు నీరు నీరు నీరు యొక్క రంగును గమనిస్తాను నీరు నిదానంగా ఇంకిపోవడం వాటర్ వేపర్గా మారిపోవడాన్ని గమనించి నేను దాన్ని అలాగే కొద్దిసేపు ఉడికించాలా లేదా అనేది చూస్తాను నీటి నాణ్యతను బట్టి వంట ఎంతసేపు అనేది నేను నీరు కొద్దిగా ఉంటే నీరు మరిగిన తర్వాత ఆఫ్ చేయడం జరుగుతుంది అలాగే ఉంటే ఇంకా కొద్దిసేపు ఎక్కువగా ఉడికించడానికి ప్రయత్నిస్తాను